ఒ ఒక వ్యక్తి యొక్క మాతృభాష ముఖ్యమైనది ఎందుకంటే అది వారి సాంస్కృతిక గుర్తింపు అభిజ్ఞా నైపుణ్యాలు మరియు అక్షరాస్యత నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో ఎంతో సహాయ పడుతుంది ఇది ప్రజల వారి కుటుంబ సమాజం మరియు సాంస్కృతి సాంప్రదాయాలతో కూడిన కనెక్షన్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది మరి ముఖ్యంగా చెప్పుకుంటే మన మాతృభాష ఎందుకు ముఖ్యమైనది అంటే కానీ నాలుగు ముఖ్యమైన కారణాలు చెప్తాను ఒకటి అట్లా అభిజ్ఞా అభివృద్ధి అంటే మన మాతృభాషలో నేర్చుకునే పిల్లలు అభిజ్ఞా గుణకంగా వేగంగా అభివృద్ధి చెంద చెందుతారు అదేవిధంగా మన పిల్లలకు తెలుగు మాట్లాడటం నేర్పిస్తే అది ఎక్కడికెళ్ళినా మీ మాతృభాష తెలుగా అని చెప్పి చెప్పుకునే విధంగా మాట్లాడాలి అలా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా తెలుగు మాట్లాడుతుంటే ఎంతో సాంప్రదాయకరంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన తెలుగు వాళ్ళని గుర్తిస్తారు అలాగే సాంస్కృతిక గుర్తింపు మా మన మాతృభాష కుటుంబం సమాజం మరియు సాంస్కృతక సాంప్రదాయాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటారు అలాగే మనం కలిగి ఉండడంలో ఎంతో గొప్పతనం కూడా ఉంటుంది అక్షరాస్యత నైపుణ్యాలు మాతృభాషలో నేర్చుకునే పిల్లలు బలమైన అక్షరాస్యత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు మంచిగా రాయడంలో నైననూ చదవడంలో నైననూ అభివృద్ధి కూడా చెందుతారు అలాగా మన తెలుగు భాష మాతృభాష గురించి వివరించడానికి ఎంతో కారణాలు ఎంతో బలమైనవి మంచిగా ఉంటాయి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఒకరితో ఒకరితో మాతృభాషలో మాట్లాడుకోవడం పిల్లలు నేర్చుకోవడం అలాగే దగ్గర సంబంధాలు కలిగి ఉండడం అభివృద్ధి చెందుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు ర మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం కలిసి మెలిసి ఉండొచ్చు అన్న విధంగా ఉంటారు మాతృభాషతో ఉన్నవాళ్ళు మరి భావోద్వేగ సంబంధం మాతృభాషలో నేర్చుకునే పిల్లలు తమ అభ్యాస వాతావరణంలో కూడా భావోద్వేగం సంబంధాన్ని కలిగి ఉంటారు మంచి సంబంధం కలిగి జీవించడానికి కూడా మంచి ఆస్కారం ఉంటుంది సాధికారత మీ మాతృభాషలో ప్రామీణ్యం మరియు విద్యా వృత్తిపరమైన మరియు సామాజిక అంశాలకు కూడా ద్వారాలు తెరిచే విధంగా మన మాతృభాష విధంగా ఉంటుంది సామాజిక వృత్యాలు అంటే మన పిల్లలు నేర్చుకునేవి కానీ ఆటలు కానీ అట్లాంటివి ఎక్కడైనా ప్రదర్శనలు చేయడానికి కూడా మనం ఆస్కారం ఉంటుంది కొత్త భాషలు నేర్చుకోవడంలో సౌలభ్యం మాతృభాష మాతృభాష అయినా మంచి జ్ఞానం ఉన్న పిల్లలు కొత్త భాషలు నేర్చుకోవడంలో గూడా సులభం అని భావిస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు మంచి తెలుగు మాతృభాష మన తెలుగు అయినందుకు ఎంతో గర్వంగా గర్వించాలన్న విషయంలో ఎంతో గొప్పతనంగా మనం చెప్పుకోవాలి మన మాతృభాష గురించి